నేను డ్రాయింగ్ క్లాస్ అంటే ఒక్కసారి నా జీవితంలో నేను డ్రాయింగ్ క్లాస్ తీసుకున్నాను అది నాకు చాలా నచ్చింది డ్రాయింగ్ క్లాసు వర్క్ షాపు తీసుకున్నప్పుడు నా అనుభవం ఎలా ఉన్నిందంటే డ్రాయింగ్ క్లాసు ఎదుటవాళ్ళకి ఏదైతే మనం చెపితే నచ్చేవిధముగా వాళ్ళు దాన్ని త్వరగా గ్రహించే విధముగా ఉంటే మనకి చాలా బాగుంటుంది అన్నది నా అభిప్రాయము డ్రాయింగ్ క్లాస్లో నేను వీలైనంతవరకు సులువుగా ఎలా డ్రాయింగ్ వెయ్యాలి అన్న విషయాన్ని ఆ క్లాస్కి వచ్చినవాళ్లు తెలుసుకోవాలి అన్నది నా మొదటి అభిప్రాయం నా మొదటి అనుభవం అన్నది నా మొదటి ప్రాముఖ్యత కూడానూ డ్రాయింగ్ క్లాస్లో వచ్చిన వాళ్ళు ఎలా త్వరగా సులభంగా ఒక ఒక చిన్నవాటితో నుంచి పెద్దవిగా డ్రాయింగ్ వేసే విధంగా వాళ్ళకొక అనుభవం వచ్చేలా నేను చేసాను అనుకుంటున్నాను కొంత మంది పిల్లలు చాలా అల్లరి చేస్తూ ఉంటారు వాళ్ళని కొన్ని అనుభవాలు సిల్లీగా ఉంటాయి కొంత మంది బాగా చెప్తే వినడం నేర్చుకోవడం అదేవిధంగా తద్వారా దాని వల్ల వాళ్ళు ఎన్నో అనుభవాలని చెందడం అలా కొంతమంది పిల్లలు డ్రాయింగ్ క్లాసులో చాలా చాలా చాలా తెలివిగా చెప్పిన వెంటనే దాన్ని గ్రహించి అదేవిధంగా వాళ్ళు రియాక్ట్ వాళ్ళు చేసి బొమ్మలను కొంచెం పే బాగా వేసే వాళ్ళు ఉన్నాయి అలా అని చెప్తానే నేర్చుకోకుండా కొంచెం ఇదిగా ఉండే పిల్లలు ఉంటారు కానీ నా డ్రాయింగ్ క్లాస్లో పిల్లలు చాలా చెప్పిన విధంగా నన్ను అనుసరించి ఉండేవాళ్ళే చాలా ఎక్కువ డ్రాయింగ్ క్లాస్ పిల్లలంటే నాక్కూడా చాలా ఇష్టం వీలైనంతవరకు డ్రాయింగ్ క్లాస్ తీసుకొని పిల్లల అనుభవం నా అనుభవం చాలా బాగా నచ్చుతుంది డ్రాయింగ్ క్లాస్లో పిల్లలు చెప్పింది చెప్పినట్టు వినడం నేర్చుకోవడం దాన్ని అనుసరించడం అన్ని నాకు బాగా నచ్చుతాయి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి నా నేను చెప్పిచ్చినవాళ్లు కొంతమంది అయినా మంచిపేరుకు వస్తే నాకు కూడా మంచి పేరు వస్తుందన్నది నా అభిప్రాయము ఆ విధంగానే నేను నడుచుకుంటాను అని నేననుకుంటున్నాను అంతా డ్రాయింగ్ క్లాసుకొచ్చి విని నిదానంగా ఆచరించే వాళ్ళూ ఉన్నారు వినకుండా ఉండే వాళ్ళు ఉంటారు కానీ నా నేను చెప్తే డ్రాయింగ్ క్లాస్లో వినేవాళ్ళు నేర్చుకుంటారు అన్నది నా అభిప్రాయం